సూర్య గురించి చెప్పాలంటే చాలానే వస్తాయి నాకు కాకపోతే ముందుగా నేను అనుకున్నది ఏంటంటే సూర్య కేవలం తమిళ నటుడే కాదు ఆయన మన తెలుగు మనుషుల్లో కూడా దగ్గరైన హీరో ఈయన నటన ఆయన సినిమాలు ఆయన మనస్తత్వం అన్నీ మనల్ని ఆకట్టుకుంటుంది అయితే సువర్ణన్ నుంచి సూపర్ స్టార్ వరకు చెప్పుకోవాలి అంటే ఆయన ఎలా మారారంటే పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో సువర్ణన్ శివ్ కుమారు పుట్టిన సూర్య పంతొమ్మిది వందల తొంభై ఏడులో నెరుక్కను నేరు అని ఒక సినిమా తో నటించాడు ఆయన జీవితంలో ప్రారంభించిన సినిమా మొట్టమొదటిది అదే అయితే రెండు వేల ఒకటిలో వచ్చిన నందాతో ఆయన కేకర్ టేకర్ పాయింట్ అయింది అయితే అంటే ఆయన కెరియర్ అప్పుడే మొదలైంది కెరియర్ టేకర్ పాయింట్ అయింది అప్పుడు నుంచి తన బహుక ప్రజల్ని అంకిత భావాన్ని ప్రభావంతమైన నటనతో తమిళనాడు సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అయితే ఆయన బాగా దేనికి ఫేమస్ అంటే ఆయన చేసే ప్రతి క్యారెక్టరు చాలా విభిన్నంగా ఉంటుందండి సూర్య సినిమాలో జీవితం ఆయనకి మాదిరికి నిదర్శనం కాక్కు కుక్కాలో ప్రేమికుడిగా మనుసుల్ని మాంత్రునిగా చేశారు అయితే సింగం లో సీరియస్తో పోలీసు అధికారులుగా డ్రిల్ చేశాడు గజినీలో ఆయన ఒక పిచ్చివాడిగా అంటే మనస్థాపానికి చెందిన ఒక వ్యక్తిగా పాత్రలో చేస్తాడు చాలా బాగుంటది సినిమా అయితే బౌద్ధ సన్యాసిగా సెవెన్త్ సెన్సు అలాంటి వాటిలో బాగా నటించారు ఆయన ఎంచుకునే కథలు నాకు చాలా బాగా ఇష్టం ఆయన కథలు ఎంచుకునే రీతి చాలాగా బాగుంటుంది అంతేకాకుండా ఆయన చాలా బాగా కూడా ప్రతిదాంట్లో నటిస్తాడనమాట ఆయన నటించే ప్రతీది చాలా పర్ఫెక్ట్గా నటిస్తారు అంతేకాకుండా ఈ మధ్య నా కేవలం హీరోలా కాకుండా విలన్లా కూడా ఆయన చేయడం చాలా మాకు ఆనందకరంగా ఉందో ఒక అభిమానిగా అయితే ఆయన ఈ పూర్తిస్థాయి సినిమాలు ఇంకా చాలానే పెద్దపెద్దవి ఉన్నాయి దాంట్లో ట్వంటీ ఫోరు నాకు చాలా ఇష్టమైన సినిమా దాంట్లో ఆయన ఒక్క గడియారంతో కాలాన్ని చాలా బాగా కంట్రోల్ చేసి వాటిని ఎలాగా ఉంచాలో అదే ఎలా వాడుకోవాలో కాలాన్ని ఒక మంచి సైంటిఫిక్ సినిమాగా చాలా బాగా తీశారు ఆ సినిమా దాంట్లో కూడా ఆయన చాలా బాగా నటిస్తాడు ఆయనకి సకల కళలు వచ్చండి సినిమాల్లో చేసే ఏవేవుంటాయో అన్ని నేర్చుకుని సినిమాలు కోసం ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి దానివల్ల నాకు చాలా అయన అంటే ఇష్టం అని నేను చెప్తున్నా